విద్యా వ్యవస్థలో తెలుగు భాషకు మన రాయలసీమలో కావచ్చు తెలంగాణలో కావచ్చు తగిన ప్రాధాన్యత ఉంది మిగతా స్టేట్లతో పోలిస్తే మన స్టేట్లో తెలుగుకు ప్రాధాన్యత బాగానే ఉంది ఎందుకంటే ఇంగ్లీష్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వచ్చేసి తెలుగుకు ఇవ్వడం లేదు ప్రతి ఒక్కరు వచ్చేసి ఇంగ్లీష్నే నేర్చుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే విదేశాలకి వెళ్ళాలన్నా వేరే అదర్ స్టేట్కి వెళ్ళాలన్నా కూడా ఇంగ్లీష్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అప్పటి కాలంలో మేమంటే చదువుకోలేదు మా పిల్లలైనా ఇంగ్లీష్ చదువుకోవాలని పేరెంట్స్ అనుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ తెలుగుకు ఇవ్వలసిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఇంగ్లీష్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు